మన హిందూ సంస్కృతి ప్రకారం మొట్టమొదటిగా తీసుకుంటే ప్రతీ సంవత్సరం కూడా మొదటిసారిగా ఉత్తరాయణ పుణ్యకాలంలో సంక్రాంతి పండుగ వస్తది సంక్రాంతి పండుగ అంటే మేము చిన్నప్పుడు చాలా చక్కగా ఉదయాన్నే లేచి తలంటూ స్నానాలు చేసి చక్కగా పిండివంటలు వండుకొని సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించి పొంగళ్ళు చేసుకొని ఆ పొంగలు పొంగి పాలు పొంగిచ్చుకొని పొంగలి చేసేవాళ్ళం ఆ విధానాలు కూడా ఇప్పుడు బాగా కనుమరుగు అయిపోయినియి అలాగే గాలిపటాలు ఎగరేస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు ఆ సంస్కృతి కూడా చాలా కనుమరుగైపోయింది సంక్రాంతి పండగ గురించి కూడా చాలా మంది మర్చిపోతున్నారు తర్వాత వినాయక చవితి వస్తుంది వినాయక చవితి శ్రీరామనవమి అలాగే అన్ని పండగలకి కూడా మన సంప్రదాయం ప్రకారము బట్టలు ధరించటం కూడా ఇప్పుడు కాలంలో చాలా మంది మానేశారు తలలో జుట్టు విరబోసుకోవడం తర్వాత లిప్స్టిక్లు వేసుకోవటం అట్లా రకరకాలు అలవాటు చేసుకుంటున్నారు కానీ మన సంప్రదాయం ప్రకారము జుట్టు ముడి వేసుకొని జడ వేసుకొని చక్కగా పూలు పెట్టుకొని లంగా ఓణి ధరించి అలా వెళ్ళటం కూడా చాలా మంది మానేశారు ఈ కాలంలో మూటైపోయింది ఆ కాలంలో అయితే అన్ని రకాల పండగలకి ఉదయాన్నే లేచి స్నానం చేసి మనం చక్కగా అన్ని కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు అవి అన్ని ముగించుకొని ఆ తర్వాత మనం బయటకి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కనీసం బొట్టు పెట్టుకోవడం కూడా మర్చిపోతున్నారందరూ బొట్టు పెట్టుకోవడం మన హిందూ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన పండగ అలాగే ఉగాది పండగ వచ్చిందంటే ఉగాది పండక్కి కూడా చక్కగా షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకొని వేపపూత గానీ మామిడికాయ గానీ నిమ్మకాయ గానీ ఉప్పు అన్ని కలిపి షడ్రుచులతో అంటే మనకి సంవత్సరం మొత్తం కూడా అన్ని రకాల కష్టసుఖాలు అన్నీ అనుభవిస్తాం కాబట్టి వాటిని ముందుగానే మనం తీసుకుంటున్నాము అని కూడా చాలా మందికి తెలీదు ఉగాదికి సంబంధించి అది ఆ తర్వాత శ్రీరామనవమి వచ్చిందంటే శ్రీరామనవమికి అసలు ఊరి నిండా ప్రతి సందులో కూడా రామాలయాలుంటాయి ఆ రామాలయాలకి పందిర్లు వేసి వడపప్పు పానకం అన్నీ చలివిడి అన్నీ తయారు చేసి ప్రసాదంగా అందరికీ అందించేవాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో చాలా వరకు అవి కూడా బాగా కనుమరుగైపోయినియి పందిళ్ళు వేసినప్పుడు చక్కగా పది రోజులపాటు ఒక్కో రోజు ఒక్కో నాటకం వేసేవాళ్ళు చింతామణి అనిగానీ తర్వాత హరిశ్చంద్ర నాటకం గానీ ఆ తర్వాత అన్ని రకాల నాటకాలు అట్లాగే ప్రదర్శించేవాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ఆ ప్రదర్శించటం కూడా తగ్గిపోయింది అది ఏ పండుగలు తీసుకున్నా అన్ని సాంప్రదాయాలు పాత సాంప్రదాయాలన్నీ కనుమరుగైపోతన్నాయి అలాగే ఇప్పుడు మనకి దసరా పండగ వచ్చిందనుకోండి దసరా పండక్కి కూడా చక్కగా ఉదయాన్నే లేచి మనం అమ్మవారికి నవరాత్రులు చేస్తాం అమ్మవారికి పూజలు చేస్తాం అలాగే ఆ పూజల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతాం ఒక్కో రోజు ఏ ప్రసాదం పెట్టాలి ఆది కూడా కూడా ఇప్పుడు కాలంలో మోటైపోయింది ఏదో నామినల్గా అన్నీ అందరూ అన్నీ రకాలగా చేస్తన్నారు తప్పితే ఏది కూడా సాంప్రదాయ పద్ధతుల్లో జరగట్లేదు ఆ కాలంలో మేము దీపావళి పండుగ కూడా అట్లాగే జరుపుకునేవాళ్ళం దీపావలంటే నరక చతుర్దశి నరకాసురుడ్ని శ్రీకృష్ణుడు సత్యభామలు వధించిన రోజు ఆ రోజున అసలు చక్కగా చెడు మీద మంచి గెలిచింది అనే ఉద్దేశంతో అందరూ బాగుండాలని దీపావళి పండగ పెట్టారు ఆ దీపావళి పండక్కి అలాగే మనం అన్ని రకాల మందులు తీసుకొచ్చుకొని అన్ని రకాలు మందులు కాల్చేవాళ్ళం ఇప్పుడు ఈ కాలం వచ్చేటప్పటికీ పొల్యూషన్ ఎక్కువైపోతంది మీరు దీపావళి మందులు కాలుస్తున్నారు దానివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది దీపావళి మందులు మానేసేయండి అని రకరకాలగా ప్రచారం మొదలుపెట్టినియి ఎందువల్లో కానీ నాకర్థం కావటం లేదు హిందూ సాంప్రదాయం అంటేనే చాలా మంది మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారు దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు సంప్రదాయాలు మనకి గుర్తు వచ్చే విధంగా చక్కగా అన్ని రకాలు బాగా ఉండాలని అందరం కూడా కోరుకుంటున్నాం మనం ఆ కార్యక్రమాల్ని పాతకాలంలో అన్నీ కూడా బయటకి తీసుకొచ్చి ఇప్పుడు చక్కగా అమలు చేసుకోవాలి